సరే అమ్మ తీసుకో అమ్మ ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ముప్పై అమ్మ మ మాది మాది ఇదే ఊరు అమ్మ లేదమ్మా మాకు తోట ఉంది మేము పండిస్తాం మాది ములుగు అమ్మ

ములుగు జిల్లాలో ఇంకా పెద్దపల్లి మంచిర్యాల భూపాలపల్లి ఇలాంటి ప్రాంతాలలో పండిస్తారు అమ్మ పం పండించడానికి పెట్టే ఖర్చులకి అవన్నీ పోగా లాభాలు అయితే మంచిగా వస్తాయి అమ్మ అలా ఏం లేదమ్మ అంటే చిన్నకాయ అయితే ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటుంది అలాగే కొ కొంచం పెద్దగా ఉంటే ముప్పై ముప్పై ఐదు తీసుకుంటాం

అంతే అమ్మ అలా అంటే రెండు లక్షల వరకు మేము పెడతాం ఇగ మిగత వారు ఏమో తెలియదు

సరే అమ్మ థ్యాంక్ యూ